నమస్కారం అండి నా పేరు రాకేష్ నేను వచ్చే వారం అంటే అదే ఇరవై ఎడో తారీఖున మా ఫ్యామిలీ అందరం కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఒక టూర్ వెద్దాం అనుకుంటున్నారండి అంటే ఇంటి దగ్గర్నించి ఆ యానం ఆ యానం ఉప్పాడ కాకినాడ ఉప్పాడ బీచ్ వరకు ఆ రోజున మొత్తం ఒక ఎనమిది మంది పట్టేలాగా మీకు అందుబాటులో ఉండే వాహనాలు ఏంటో కొంచెం చెప్తే సమయానికి ఏదైతే మీకు అందుబాటులో ఉందో అది కొంచెం పంపితే బాగుంటుందని దాని గురించి మాట్లాడదామని వచ్చానండి ఆ రోజు అంటే ఇరవై ఏడో తారీకుకి మీ దగ్గర ఒక ఫ్యామ్ మొత్తం కుటుంబం పట్టేంత సరిపోయే కార్లు కాని ఏమైనా వాహనాలు ఉన్నాయా అండి టెంపో కాని ఇలా ఉంటాయి కదా నాకైతే ఇనోవా అయితే బాగుంటుందనుకుంటున్నానండి ఇనోవా కుదురుతుందా అండి కొంచెం అది కుదిరితే కనుక ఇన్నోవా నే పంపండి అంటే మేమొక ఏడుగురం ఉంటాం ఏ ఆ ఆరుగురు లేదా ఏడుగురు వస్తాం మా కుటుంబం మొత్తం ఆ ఒక్క ఒక్క దాంట్లో పట్టేలాగా మొత్తం అందర్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా మీరు మాకు పంపాల ఒక ట్యాక్సీ ని అంటే మార్నింగ్ మేము పొద్దు పొద్దున్నే ఇక్కడ ఎనిమిదింటికి ఇక ఎనిమిదంటన్నాను ఆరింటికి మొదలైయి ఆ అక్కడికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఎనిమిది తొమ్మిది కల్లా రాత్రికి వచ్చేయాలింటికి ఇది మొత్తం ఒక రోజులో మొత్తం జరిగేది మంచి కొంచెం అంతా తెలిసిన ఒక డ్రైవర్ ని పెడితే కనుక మీరు ఆ మొత్తం మాకు అంతా చూపించి తీసుకొచ్చేలాగా బాగుంటుందని అంటే మీ దగ్గర రోజుకి ఎన్నుంటాయో తెలిదు కానీ మాకు మాత్రం ఒక ఆరు నుంచి ఏడు మంది పట్టే ఒక వాహనాన్ని మాత్రం మాకు పంపాలి నేనైతే ఇనోవా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆరోజు కనుక అది కుదిరితే అది పెట్టండి లేదంటే మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో ఆ కార్ ని మాకు అందించారంటే మేము సంతోషంగా ఆ ఇక్కడ్నించి మా ఇంటి దగ్గర్నించి కాకినాడ మొత్తం యానమంతా తిరిగి చూసి రాత్రి కల్లా ఇంటికొచ్చేలాగా అనుకుంటున్నాం మీరు ఓకే అంటే మేము ఇరవై ఏడో తారీకనేది నే ఆ చేసుకుంటాం ఖరారు చేసుకుంటాం కాబట్టి కొంచం అంతా తెలిసిన ఎక్స్పీరియన్స్ కొంచం ఉన్న అతన్ని పంపించారంటే మాకు కొంచెం బాగుంటుంది అంతే అండి మీకు ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలంటే చెప్పండి నేను ఇప్పుడే మీకు అలాంటివన్నీ ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడే చేసి పెడతాను